నేను అసౌకర్యంగా ఉన్న నా బూట్లను తిరిగి తీసుకువెళతారో లేదో ఆ తేదీని వెతుకుతాను ఆ బూట్లను వారు తిరిగి తీసుకుని నా ఎమౌంట్ని ఎలా ఇస్తారో తెలుసుకుంటాను బూట్లను తిరిగి ఇవ్వడం వల్ల ఏమైనా ఎమౌంట్ కట్ చేసుకుంటారా అని అడుగుతాను అలాగే బూట్లను తిరిగి తీసుకెళ్ళే వరకు డెలివరీ బాయ్కి ఏ ఊళ్ళో ఉన్నాడో అని తనిఖీ చేస్తాను బూట్లను తీసుకున్న తరువాత ఎమౌంట్ ఖచ్చితంగా వేస్తారో లేదో అడుగుతాను